హలో చెప్పండి ఓకే అండి సో కేజీ వచ్చేసి అన్నింటికీ నార్మల్ ప్రైస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి క్రాబ్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది క్రాబ్స్ వచ్చేసి మన పర్ కేజీకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఎరౌండ్ ఉంటుంది తొమ్మికువ చిన్న చేపలైనా అంతే రేట్ ఉంటాయి దానికి దీనికి పెద్ద తేడా ఉండదు మాహా అంటే ఒక హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుంది అంతే ఓకే అండి సో మీకు స్తానం మీకు ఎట్లా మీకు ఇంటికి డెలివర్ చేయ్యాలా లేదా మీరే వస్తారండి ఇదండి మా దగ్గర అలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి మీకు ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ సో మీకు ఎలా కావాలో చెప్పండి సొరచాపంటున్నారు కాబట్టి దానికి దాని బేస్ రేట్ వచ్చేసే స్టార్టింగ్ వన్ కేే ఉంటుందండి ఓ వెయ్య ఉంటుంది వెయ్యి రూపాలు ఉంటుంది ఏడొందలు అంటే మీరు మరీ చాలా తక్కువ అడుగుతున్నారండి మా అంటే మాకు పడేదే అది తొమ్మిదొందలు అలా పడుతుందండి మీరు మరీ తక్కువ అడుగుతున్నారు మాకు అవదు కదా అలా మరీ అంత తక్కువంటే రాదండి మాకు పడదు కదా ఓకే అండి మీకు ఒక ఒక పదిహేను నిమిషాల్లో లేదా రెండు నిమిషాల్లో మీ ఇంటి దగ్గరికి వస్తాండి మీరు నాకు లొకేషన్ ఒక వాట్సాప్లో షేర్ చేయండి ఓకేనా మ నేను మీకు పంపిస్తాను సరే సరే ఓకే అండి